హలో చెప్పండి ఏం కావాలి ఓకే అండీ అంటే మార్నింగ్ చేసినవి ఒక దానిపైన ఒకటి పెట్టడం వేడి వేడి ఇట్ల గ్లాసెస్లో పెట్టడం వల్ల అట్ల ఉంటుంది కానీ టెస్ట్ అనేదయితే సేమ్ ఉంటుంది మీరొకసారి టెస్ట్ చేసి చూడండి తెలుస్తుంది హీటు ఓకే అండి హీటు కర్రీ అంటే ఆలూ కర్రీ పెట్టట్లేదు ఎందుకంటే ఒక దాని పైన ఒకటి హీటుగా పెట్టేసి పెట్టేస్తుంటే సమోసాస్ వచ్చేసి విరిగిపోతున్నాయి హీట్ అనేది మళ్ళీ మళ్ళీ కాల్చి ఇవ్వలేము కదా ఆయిల్ అనేది దగ్గరలో ఉండదు కదా ఒక దగ్గర నుండి చేసుకొని ఇక్కడకి తీసుకు రావడం కాబట్టి వేడిగుండదు అది కానీ టెస్ట్ వచ్చేసి కర్రీ పెడితే కర్రీ వచ్చేసి పెట్టట్లేదు ఓన్లీ ఆనియన్స్ అవే పెడుతున్నాం ఆనియను ను చుడువాయ్ పెడతామండి ఎందుకంటే ఆలూ వచ్చేసి తొందరగా పాడైపోతుంది మార్నింగ్ చేసింది ఈవినింగ్ వరకే లైక్ స్టికి స్టికిగా అయిపోయి చేంజ్ అయిపోతుంది అందుకే కర్రీ అస్సలకే యూజ్ చేస్తలేం కర్రీతోనే క్వాలిటీ బాగాలేదని ఆల్రెడీ ఒకసారి మాకు ఫీడ్బ్యాక్ రావడం వల్లనే కర్రీతో మేము చేస్తలేము జస్ట్ చుడువాయ్ ను ఆనియన్తోనే చేస్తున్నాము అదయితే చేంజ్ అవ్వదు టెస్ట్ అని ఇంకా ఏదైనా ఫుడ్డులో ఇంకే చే టేస్ట్ చేంజ్ అవుతుంది అది ఆయిల్ వల్ల కూడా అలా తెలుస్తుంది ఇప్పుడు కొద్దిగా వింటర్ సీజన్ కదా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఇట్లనే ఉంటుంది సెట్ అయిపోతుంది అంత పెద్ద ఏం లేదు ఇంకేమన్నా ఫుడ్డు క్వాలిటీలో ఇంకేమన్నా ఇందులో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా ఆయిల్ మేము సన్ఫ్లవర్ రే యూజ్ చేస్తాము మీరు కావాలంటే మా అక్కడి కొచ్చి చూడొచ్చు లైక్ దీని పక్కనే ఒక రెంట్హౌస్లా ఉంటుంది అక్కడే మా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తాము వేరే వేరే క్వాలిటీ ఆయిల్ ఏది యూజ్ చేయం మేం సన్ఫ్లవరే బెస్ట్ కాబట్టి సన్ఫ్లవర్నే యూజ్ చేస్తాం అంతేనా అండి ఇంకా దేని గురించన్నా తెలుసుకోవాలనుకుంటుర్ర ఓకే అండీ ఓకే థ్యాంక్ యూ